నేను వెళ్ళిన అత్యంత విలాసవంతమైన ప్రయాణం గోవా అక్కడ చాలా విలాసవంతంగా చాలా లగ్జరీస్గా చాలా అద్భుతంగా ఉంది అక్కడ గ్రాన్ ఐలాండ్స్ క్యాసినోస్ పబ్స్ షాపింగ్ మాల్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్ అనేక రకాలైన ఆ ఫుడ్ వంటకాలు చాలా అద్భుతంగా చాలా లగ్జరీస్గా చాలా విలాసవంతంగా చాలా అద్భుతంగా ఉన్నాయి అలాంటి ప్రదేశాన్ని నేను ఇప్పటికొచ్చి మళ్ళీ చూడలేదు